హలో హలో లాయర్ గారేనా అండి మాట్లాడేది మ్యాడమ్ మొన్న మీకు కాల్ చేసాను కదా కొంచెం కేస్ గురించి మీరు సపోర్ట్గా ఉండాలి నాకు అని అవును మ్యాడమ్ అదే కొంచం మా ఇంట్లో కొంచం గొడవలుగా ఉంటుంది మా వారు బాగా తాగి వచ్చి నన్ను కొడుతున్నారు అండి అంటే డైలీ తాగుతున్నాడు ఇంక చిన్నదానికి పెద్దదానికి గొడవలు వేసుకుని ఇంట్లో బాగా ఇబ్బందిగా ఉంది పిల్లలు భయపడుతున్నారు దాని గురించి నాకు ఖాళీగా ఉంటాడు అండి తాగడం తిరగడం అండి ఆయన పని లేదండి మరి ఎక్కడ అప్పు చేస్తున్నాడో ఏమో తెలియట్లేదు బాగా ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో అదే మీరు ఏమన్నా డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను మీరు ఏమన్నా కే వాదిస్తారు అని మా తరుపు నుంచి మీకు కాల్ చేసాను

లేదండి పోలీస్ కేసు పెట్టాలని అనుకుంటున్నాము ఎలా ప్రోసెస్ ఏమి చేస్తారు అని చెప్పి మీరు చెప్తారని మీకు కాల్ చేశాను ఓకే ఓకే ఓకే అండి ఓకే అండి వెళ్ళిన తర్వాత మీకు కాల్ చేయమంటారా

ఓకే మ్యాడమ్ సరే మ్యాడమ్ వెళ్ళి వచ్చాక మీకు ఫోన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ